హలో ట్రావెల్ ఏజెంటా అండి అదే సార్ మేము ఫ్యామిలీతో పాటు విజయనగరంలో వెకేషన్ చేద్దామని అనుకుంటున్నాము ఏమిటి ఏంటి స్పెషల్ ఏంటి ఎలా ప్లానింగ్ చేసుకోవాలి చెప్తారని విజయనగరం అంతా సార్ విజయనగరంలో చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ కూడా టెంపుల్స్ అన్నీ ఆహా ఆహా ఓకే అండి అవును అండి ఆహా ఆహా అది అదే సార్ మరి మాకు మీరు మీరే చూపిస్తారా దగ్గర ఉండి ఆహాహా సార్ ఎంత అవుతుంది సార్ మనిషికి సార్ ఎక్కువ సార్ కొంచెం తగ్గించడానికి అవ్వదా ఓకే సార్ ఫుడ్ అది ప్రొవైడ్ మీరే చేస్తారా ఆఫ్టర్నూన్ ఆహా లేదు అండి ఒకవేళ నైట్ స్టే చేయాల్సివస్తే మీరే అక్కడ ఎవరున్నారో మాకు అలాట్ చేస్తారా ఆహా అలాగా అండి అదండీ అది మమ్మల్ని పిక పికప్ చేసుకుంటారా మేము ఇక్కడే ఉన్నాము దగ్గరిలోనే తగరపరిషలో ఓకే అండి సరే అండి థ్యాంక్ యూ సార్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సార్